హలో నమస్తే అండి చెప్పండి ఓకే అండి ఓకే అండి ఇస్తాను అండి యాక్చువల్లీ మీరు ఆగ్రో షాప్ పెట్టారు కదా అసలు ఎందుకు పెట్టాలి అనుకున్నారు చెప్తారా అవునండి ఓకే అండి మీ థాట్ చాలా బాగుంది మరి ఫస్ట్ మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తా అనుకుంటుర్రా లేకపోతే డైరెక్ట్గా ఓకే అండి చాలా మంచి థాట్ అండి మీకు ఏమేమి సీడ్స్ కావాలో నాకు మళ్ళీ చెప్పండండి నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి ఇవి సరిపోతాయా అండి ఇంకా ఏమన్న కావాలా అండి మీకు ఓకే అండి బాగుంది అండి మీ థాట్ నేను సపోర్ట్ చేస్తాను మీకు ఎప్పుడు కావాలి డేట్ టైమ్ అవ్వన్నీ చెప్పండి అండి నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి రండి అండి మీకు అన్నీ ఇస్తాను అండి సరే అండి